హలో మేము ఇలా ట్రిపుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అలా చేసుకోవాలని అనుకుంటున్నాం టూ ఫ్లోర్స్కి అంటే టూ ఫ్లోర్స్కి చేసుకుని మళ్ళీ ఇంట్లో మధ్యలో నుంచి మెట్లు పెట్టించుకోవాలని అనుకుంటున్నాం అలా చేసుకుంటే ఎంత అవుతుంది మాకు ప్లాన్ అంటూ ఇటు సైడు ఇది అని ఏం తెలియదు ప్లాన్తో సహా అంతా మీరే చేసి ఇవ్వాలి అవును

ఒకే అంటే ఎన్ని ల్యాక్స్ తోని అవుతుంది అంటే దాదాపుగా ఇంతా అని ఏమైనా ఉంటుంది కదా టోటల్ మీరే కంప్లీట్ చేసి ఇస్తారా ఓకే ఓకే అండి మరి మీరు రేపు ఏమైనా వర్క్ ఉందా వచ్చి చూస్తారా ఓకే అండి మరి రేపు మీరు ఏ టైమ్కి వస్తారు ఏ టైమ్కి చూసుకుంటారు ల్యాండు ప్లాన్స్ అన్నీ ఒకే అండి టెన్కి వస్తారా మీరు వచ్చే ముందు కాల్ చెయ్యండి ఒకేనా ఓకే అండి మరి